హలో చెప్ మ్యాడమ్ ఎస్ యా చెప్పండి మ్యామ్

మేము వెజ్ నాన్ వెజ్ సపరేట్గా చేస్తాం అండి ఇప్పుడు ఇలా ఫాస్టింగ్ ఉన్న ఉండే వాళ్ళకి ఆనియన్స్ కూడా మేము వేయం అండి ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి హలో మేము బ్రాండెడ్ ఆయిల్ యూజ్ చేస్తాం అండి ఓకే మేము అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ యూజ్ చేసి కుక్ చేస్తాం అండి మీకు ఆనియన్స్ యాడ్ చేయాలా అవసరం లేదా అండి కొద్దిమంది వేయించుకోవట్లేదు ఆనియన్స్ కావలా అండి ఓకే మీరు ఎంతమందికి కావాలండి మీకు కుకింగు టెన్ మెంబర్స్ అండి ఎస్ ఆయిల్ ఓకే నెయ్యితో కావాలా ఓకే మ్యాడమ్ షూర్ బట్ నెయ్యితో వేస్తే కాస్త కాస్ట్ ఎక్కువ అవుతుంది పర్వాలేదా మ్యాడమ్ ఓకే ఇంకా ఏమన్న కావాలా అండి ఇప్పుడు ఫ్రై ఫ్రై చిప్స్ అవన్నీ మీకు యాడెడ్ అవుతాయి అండి మీ ప్యాక్ మీ పార్సిల్లో స్వీటా అండి ఎస్ స్వీట్ కూడా వేస్తాను అండి మీకు ఫ్రీయే స్వీట్ కూడా మీకు ఇది తింటారా అండి హల్వా టైపు ఓకే ఓకే అది కూడా యాడ్ చేస్తాం వాటర్ బాటిల్స్ ఏమన్న సర్వ్ చేయాలా మ్యాడమ్ టిన్స్ కావాలా టిన్ సప్లయ్ చేయవచ్చా మ్యాడమ్

మటన్ మీన్స్ నాన్ వెజ్ కదా వేరే వాళ్ళకా అండి ఓకే అది సపరేట్గా పార్సిల్ చేయాలి అయితే ఇంకా ఏమన్న కావాలా అండి అంతేనా అండి ఓకే మీకు కిళ్ళీ ఏమన్న యూజ్ చేస్తారా అండి కిళ్ళీ స్వీట్ కిళ్ళీ హాటు లేదా అండి ఓకే అండి ఓకే అయితే మీకు పార్సిల్ ఎన్ని డేస్లో కావాలండి చీ ఏ టైంకి రీచ్ అవ్వాలండి టుడే టుడే ఏ టైంకి రీచ్ అవ్వాలి నైట్ ఓకే అండి నైట్ డిన్నర్ టైంకి రీచ్ అయితే చాలు షూర్ షూర్ అండి షూర్ అండి ఓకే థ్యాంక్ యూ అండి